హలో స్వీగ్గీయేనా అదీ నేను ఇందాక ఒక ఆర్డర్ పెట్టాను అవునా నా పేరు ఇమాన్యుల్ బాబు అదే మూడోవది

రెండు మటన్ బిర్యానీ రెండు చికెన్ బిర్యానీ అవును ఆర్డరు మరి రెడీ అయ్యిందా పావు అంటే నలభై ఐదు నిమిషాలు అన్నారు కదా రెడీ అయ్యిందా అదే అండి ఎంత తొం అంత తొందరగా ఎలా చేసారండి నేను ఇంకా చూడు అదనంగా చేర్చుదాము అనుకుంటున్నాను అవునా ఇంకా రెండు చికెన్ బిర్యానీలు ఒక థమ్స్ప్ అదనంగా చేర్చుదాము అనుకుంటున్నాను చూడండి ఎందుకంటే నేనే కదా కస్టమర్ నేనే అయ్యో అట్లా కాదండి నేనే చెప్తున్నాను మీ డబ్బులంటారా నేను ఫోన్పే నుంచి పంపిస్తాను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కదా

ఆర్డర్ నేను సరిచేస్తాను అండి ఆర్డర్ సరిచేసి మళ్ళీ నేను మీకు డబ్బులు కూడా పంపిస్తాను కొంచెం త్వరగా అయ్యేటట్టు చూడండి ఎంత ప టైం పడుతుంది ఇది జోడించండి ఒకే ప్యాక్ క్రింద తీసుకురండి సరే సరేనండి ఓ నలభై నిమిషాలు పడుతుందా సరే ఓకే తీసుకురండి